నేను మొన్న మా దగ్గరలో ఉన్న ఒక సిటీకి అనేది వెళ్లడం జరిగింది ఆ సిటీలో ఒక చిన్న షాపు అనేది కిడ్స్ వేర్ షాపు అనేది కనిపించింది మా చిల్డ్రన్స్కి ఒక కిడ్స్ వేర్లో ఏమైనా డ్రెస్సులు తీసుకోవాలి అని అనుకున్నాను ఆ డ్రెస్సులు అనేది నాకు కిడ్స్ వేర్ షాపులో చాలా బాగా అంటే చాలా బాగున్నాయి సో లోపలికి వెళ్లి చూసాము మా కిడ్స్కి కూడా అందులో డ్రెస్సేసు ఆడుకోవడానికి బొమ్మలు చాలా వరకు తీసుకున్నాం ఆ షాపు అనేది ఒక మంచి ఫేమస్ అయిన షాపు అనట్టు అక్కడ సిటీలో అందులో డ్రస్సెస్ మాత్రం చాలా బాగా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా అవెలబుల్లో ఉన్నాయి నేను తీసుకున్న కిడ్స్ వేర్లో డిజైన్ బాగుంది క్లాత్ బాగానే ఉంది అండ్ ఇసాబుల్ రేటులోకి మాకు ఆ కిడ్స్ వేర్ డ్రెస్ అనేది రావడం జరిగింది మా పిల్లలకి అది చాలా అంటే చాలా బాగా నచ్చింది కలరుఫుల్గా ఉంది మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడ్డారు దాన్ని సో అది చాలా అంటే చాలా బాగుంది ఆ షాపులో ఆ షాపులో తీసుకోవడం మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అనిస్తుంది క్లాత్ కూడా చాలా వరకు మంచుగుంది ఇసాబుల్ రేటులోనే ఉంది వాళ్ళ వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ షాపులో నాకు చాలా బాగా నచ్చింది మా పాపకి అది వేయడం ద్వారా చాలా లుక్ ఉంది మా పాపాకు చాలా ఇష్టపడింది ఆ డ్రెస్సు అనేది సర్వీసు అయినా బాగుంది నీట్నెస్ బాగుంది ఆ షాపులో ప్రతీ యొక్క ప్రొడక్టు కూడా క్వాలిటీతోటి మంచిగా ఉంది అన్నట్లు మనం తీసుకున్న రేటుకి తగ్గట్టు ఆ క్వాలిటీ అనేది ఉన్నది